నేను స్కూల్లో చాలా చాలా రకాలుగా డ్రాయింగ్స్ నేర్చుకున్నాను అలాగే చిన్నప్పటి నుంచి స్కూల్స్లో డ్రాయింగ్ డ్రాయింగ్ బుక్లో క్రేయాన్స్ కలర్స్ అలాగే చిన్న చిన్న బొమ్మలు వేసేదాన్ని కాలేజ్కి వచ్చాక అలాగే బైపీసీలో అనేక రకాలుగా డ్రాయింగ్స్ వేస్తూ మనుషులని అలాగే ప్లాంట్స్ ఎనిమల్స్ ఇలా సో మెనీ థింగ్స్ డ్రాయింగ్ చేసేదాన్ని అలాగే హౌసెస్ ప్లానింగ్సు ఇంకా కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్స్కి ఎలా ప్లాన్ చేస్తే బాగుంటుందని ట్రీస్ ట్రీస్ క్రింద ప్లాంట్స్ ఎనిమల్స్ అలా చానా రికాలుగా నేను డ్రాయింగ్స్ నేర్చుకున్నాను చాలామంది డ్రాయింగ్ టీచర్స్ దగ్గరి వెళ్ళి కూడా నేను చాలా కోర్సెస్లాగా చేయాలని ఆశించ నే తెలుసుకున్నాను అలాగే నా ఆర్టిస్ట్ కెరియర్లో నేను చాలా లక్షణాలు పెట్టుకున్నాను డ్రాయింగ్స్లో చిన్నప్పటి నుంచి చాలా రకాల ఫ్రైజ్లు తీసుకోవాలి అనేది నా ఆశ చిన్నప్పట్లో స్కూల్లో కాలేజ్లో చాలా రకాలుగా ప్రైజస్ తీసుకున్నాను అలాగే చిన్నప్పటి నుంచి మా క్లాస్లో కూడా నాకు జ డ్రాయింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ ఫ్రైజ్ లేదా సెకండ్ ఫ్రైజ్ అలా వచ్చాయి అలాగా చాలా కా కాలేజ్లో నా టెన్త్ క్లాస్లో అయితే చాలా మంది స్కూల్సు అలాగా పోటీలు పెట్టినప్పుడు నేను కూడా డ్రాయింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైస్ తీసుకున్నాను ఇలా వాటిని సాధించుకుంటూ వెళ్ళినప్పుడు ప్రైసస్ సాధించుకుంటూ వెళుతున్నప్పుడు నాకు చాలా హ్యాపీనెస్ అనిపించేది ఇంకా డ్రాయింగ్ మీద ఆసక్తి ఇష్టం అన్ని ఏర్పడింది